హలో నమస్తే మేము ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడు మాది తెలంగాణ అవునండి సరే ఆంధ్రప్రదేశ్లో వచ్చి మే మంచిగా చూసేవేమున్నాయ్

ఓకే ఓకే

ఇంకేం ఇంకేం ప్లేసెస్ ఉన్నాయండి ద్వారకా తిరుమల అక్కడ ఏ అమ్మవారు ఉంటారు సరే సరే వైజాగ్ గురించి విన్నాను అక్కడ ఏముంటదండి ఫేమస్ అవునా సరే

అన్నిటికి తీసుకెళ్తారా సరేనండి సరేండి